మాకు భారతదేశంలో వచ్చేసి ఆగ్రా అంటే చాలా ఇష్టం అక్కడ ఏంటంటే తాజ్మహల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పాల రాయితో కట్టేసి ఉంటుంది చాలా వైట్గా ఉంటుంది మనకి చూసేసరికి మన కళ్ళకి కూడా చాలా బ్రైటనింగా కనిపిస్తుంది అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటి తాజ్మహల్ చూడాలంటే మనకి అస్సలు సమయం అనేది ఉండనే ఉండదు అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ఖర్చు అనేది మనకు అవుతుంది అవన్నీ చూసుకొని మనం వెళ్ళి అక్కడ చూడడం అంటే అది ఒక అద్భుతమే కాబట్టి నాకు ఆగ్రా అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడాలని నేను అనుకుంటున్నా